హలో హలో అన్న ఇక్కడ అన్న ఇక్కడ ఇది లైటు ఎట్లా తీసేయాలి అన్న ఎలక్ట్రీషియన్ కదా లేదు ఇక్కడ లైటు బల్బ్ వెలుగుతలేదు లైట్ ఫిక్స్ చేయడానికి వస్తలేదు ఇక్కడ ఇక్కడ వస్తారా వాళ్ళు అవును అన్న ఇక్కడ సంగారెడ్డి హౌస్ నెంబర్ టూ టెన్ వన్ బై టూ అవును అన్న మరి ఇట్లా చెప్తారా అన్న కొంచెం చేస్తాను అది కరెక్ట్ అన్నఈ బల్బ్ పెడితే మొత్తం షాాక్ కొట్టేస్తుంది అన్న అట్లా

కొంచెం రావచ్చు కదా అన్న ఇక్కడ మళ్లీ షార్ట్ సర్క్యూట్ కూడా అవుతుంది మరి ఇది ఇది మెయిన్ ఆఫ్ చేయాలా మరి మెయిన్ ఆఫ్ చేసి వైర్లు ఏమన్నా చెక్ చేయాలా అట్లా

ఇది కొంచెం తక్కువ చేయరా అన్న మూడు వందలు అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ కదా అన్న ఓకే అన్న ఓకే ఓకే ఓకే అన్న ఓకే

ఓకే అన్న